హోండా సిటీ టోయాటా కొరల్లా ఫోర్డ్ మస్ట్యాంగ్ మారుతి ఆల్టో టాటా నెక్సాన్ హ్యూండాయి క్రెటా కియా సెల్టాస్ మహేంద్ర థార్ జీప్ కాంపస్ బీఎమ్డబ్ల్యూ ఎక్స్ ఫైవ్ ఆడి ఏ ఫోర్ మెర్సరీస్ బెన్జ్ రెనాల్డ్ క్విడ్ ఎంజి హెక్టార్ స్కోడా ర్యాపిడ్